డాక్టర్ గారేనా అండి మేడం ఇది నాకు ఒక త్రీ డేస్ నుంచి ఫుల్ ఫీవర్ మ్యాడమ్ విత్ బోడీ పెయిన్స్ హెడ్ఏక్ కూడా ఉంది మ్యామ్ టూ డేస్ నుంచి అసలు నార్మల్ అయిపోతుంది ఏమో అనుకుంటే ప్యారాసెటిమల్ ఫైవ్ హండ్రెడ్ ఎంజి తీసుకున్నాను మ్యాడమ్ కానీ తగ్గట్లేదు బాడీ పెయిన్స్ చాలా ఉన్నాయి మ్యామ్ అసలు త్రీ డేస్ నుంచి మేడం అంటే ఒక లాస్ట్ మంత్లో ఫీవర్ వచ్చింది మ్యామ్ అది కోల్డ్ వల్ల ఫీవర్ వచ్చింది కానీ అంటే టూ డేస్ వేసుకున్న మ్యామ్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ వేసుకున్నాను ఇంకా తగ్గట్లేదు

లైట్గా ఉంది మ్యామ్ అంటే మ్యామ్ బాడీ పెయిన్స్ ఉన్నాయి ఫుల్ హెడ్ఏక్ ఉంది మ్యామ్ త్రోట్ పెయిన్ కూడా స్లైటుగా ఉంది మ్యామ్ మ్యామ్ అవి ఎంజీ చెప్తారా మ్యామ్ డోసెస్

మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మేడం